ఏంది ట్యాక్సీ బుకింగ్ సెంటరేనా అండి నేను ఇలాగా మా తల్లిదండ్రులు నా స్నేహితులు వేరే నగరంలో ఉన్నారండి నేను హైదరాబాదులో ఉన్నానండి విజయవాడ నగరానికి వెళ్ళాలని అనుకుంటున్నాను అండి దానికి ఒక ట్రిప్ బుక్ చేయాలని నేను అనుకుంటున్నాను అండి ఒక ట్యాక్సీ సర్వీసు వాళ్ళు మాకు కావాలండి ఒక డ్రైవర్ కూడా కావాలండి డ్రైవర్ ఫోన్ నెంబర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ మొత్తంగా కావాలండి ఆయనకి ప్రయాణం చేసే దారి అన్ని వివరంగా చెప్పి పంపించండి ప్రయాణం చేసే వారు అందరు కొద్దిగా చిన్నతన అదే చిన్న వయసు వారే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి వారిని ఇప్పుడు మేము హైదరాబాదులో ఉన్నాం మాకు విజయవాడకి ట్రిప్ చేయండి ఆ ట్రిప్ మేము ఎంజాయిబుల్గా ఉండాలి అసలు ఈ ట్యాక్సీ ప్రయాణానికి ఎంత అవుతుందండి అసలు మాకు ట్యాక్సీ ఉంటుందా అండి ఇలా ప్రయా ట్రిప్ చేయడానికి ధర ఎంత అవుతుంది అండి ఒకవేళ ఇప్పుడు మొత్తంగా మేము ఒక ఎనిమిది మంది వరకు వెళ్తున్నాం అండి దానికి ఎంత ధర అవుతుందో కొద్దిగా చెప్పగలరా మీరు అండి కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ చేయండి మా తల్లిదండ్రులు వాళ్ళందరు విజయవాడలో ఉన్నారండి మీరు మర్చిపోకుండా మాకు సహాయం చేయగలరు